నాకు ముఖ్యంగా దక్షిణాది వంటకాలు వండడం అంటేనే ఇష్టం ఎందుకంటే మేము స్వతహాగా దక్షిణాది వాళ్ళం కాబట్టి దక్షిణాది వంటకాలను వండడమే ఎక్కువగా ఇష్టపడతాము ఉత్తరాది వంటకాలలో కూడా చపాతీ మరియు కొన్ని కొన్ని కొన్ని తినడానికి మరియు వండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాను కాంటినెంటల్లో వచ్చేసి వివిధ రకాలైన మంచూరియాలు మరియు నూడుల్స్ ఇలాంటివి కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను